మా ల్యాండ్ ల్యాండ్ సేవలు లో ఇష్టం వల్ల మాకు ప్రాబ్లమ్ వచ్చింది మా పిల్లలతో మాట్లాడడం ఇబ్బందిగా ఉంది మా సార్తో కాని మా బంధువులతో కాని ఇబ్బంది అవుతుంది ఎందుకంటే వై వైరింగ్ కారణం వలన రావటం లేదు కాల్ చేసి రమ్మని చెప్పాము వాళ్ళు వచ్చారు వచ్చి సరి చేసారు ఎక్కడ వైర్ పోయిందో చూసి సెట్ చేసారు ల్యాండ్ లైన్ ఫోన్ కనెక్షన్ ఇబ్బంది ఉంది అందుకోసమే మేము పిలిపిచ్చాము సెట్ చేసారు మా పిల్లలతో మా బంధువులతో మా సార్తో మాట్లాడాను